హలో మేము తిరపతి వెళ్దాము అనుకుంటున్నామండీ అక్కడ చుట్టుపక్కలన్నీ చూడాలి అనుకుంటున్నాము రు రూములు దర్శనం అవి అన్నీ చుట్టుపక్కల అవి అన్నీ కలిపి ఎంత అవుతుంది ఏంటి ఏంటండీ చుట్టుపక్కల నాలుగు రోజులు ఉంటామండి నాలుగు రోజులు

పాతిక వేలు అవుతుందా అండి దర్శనం అవి ఎంతసేపు పడతాయండి రూములు అవన్నీ మంచిగా ఉంటాయిగా

సరేనండీ అయితే సరేనండి మీకు ఫోన్ చేస్తాము మేము అన్నీ మాట్లాడుకోని డబ్బులు అవి చూసుకొని మాట్లాడతామండి మీకు అయితే